కారపూసలు చేస్తాం చెకోడీలు చేసుకుంటాం గారెలు చేసుకుంటాం సకినాలు చేసుకుంటాం గరియెలు చేసుకుంటాం అరిసెలు బూరెలు పూరీలు చపాతీలు మురుకులు ఇంకా ఇలా చాలా వెరైటీసే చేసుకుంటాం ఇంటిదగ్గర కాకపోతే లడ్డూలు కూడా చేసుకుంటాం లడ్డూలు ఇట్లా నాకు స్పెసిఫిక్గా కొంత టెస్ట్ ఉండాలనిమాట అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోస్ నాకు లడ్డూలంటే చాలా ఇష్టం లడ్డూలు జిలేబి కారపూసలు ఫస్ట్ లడ్డులు చేయడానికి ప్రాసెస్ ఏందంటే శనగపిండిని మంచిగా మంచిగా శనిగులు ఒకరోజు నీళ్లలో నానబెట్టి కాసేపు నాన నానబెట్టిన తర్వాత ఎండకు మంచిగా ఎండబెట్టిన తర్వాత అవి మంచిగా డ్రై అవుతాయి ఎండిపోయిన తర్వాత అవిటిని మిక్ పట్టిస్తామన్నట్టు పిండి పట్టిస్తాం ఆ శనిగుల్ని పిండిలాగా పట్టించిన తర్వాత అందులో ఆ పిండిలో ఆ పిండిలో లైట్గా అట్లా దాన్ని ఏమంటారు కలర్ లాంటిది అంటే ఎల్లోఇష్ కలర్ లెక్క అట్లా వేసి మంచిగా కొంచెం లూస్ లూస్గా లూస్ లూస్ అయ్యేటట్టు చేసి ఇంకో పక్కన ఒక కేజీ షుగర్ తీసుకొని ఆ షుగర్ పానకం అందులో కొన్ని వాటర్ పోసి వా పానకం వచ్చేలా ఇట్లా తిప్పుతూనే ఉంటనమాట అది పానకం వచ్చిన తర్వాత ఈ కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదా దాన్ని బూంది కొడతాం బూంది ఇలా కొట్టి బూందీ ఇలా కొట్టిన తర్వాత అట్లా ఎన్నిసార్లు అయితే ఆ కలిపి పక్కన పెట్టుకున్న శనగపిండి అయిపోయేదాకా బూంది కొట్టి ఆ బూంది అయిపోయిన తర్వాత ఈ ఒక ఇలా ఆ శనగపిండిని ఆ ముద్దలు అయిన బూందీని తీసి ఈ పానకం చక్కర పానకంలో వేసి చాలా సేపు ఉంచి అందులో నుండి బయటికి తీసి ఇలా ముద్దగా రౌండు రౌండ్గా చేసి పిసికి దగ్గర ఒక దగ్గర చేసి అవన్నీ ఎండబెడతాం లడ్డూలు ఎండకు పట్టిన తర్వాత ఒక హాఫ్ ఆన్ అవర్ తర్వాత అవి ఎండిపోతాయి ఎండి పోయిన తర్వాత అవి అట్లనే ఉంటాయి అనమాట లడ్డుల్లా తింటే చాలా బాగుంటాయి టేస్ట్ అందులో మనం కావాలనుకుంటే యాలకులు ఇలాచీలు ఉంటాయి కదా ఫ్లేవర్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది